పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు మనకి కరెంట్ షాక్ తగులుతు ఉంటుంది ఏ విధంగా అంటే టీవీ వైర్లు తీ తీసేటప్పుడు అలాగే వైర్లు నీటిలో పడినప్పుడు ఈమధ్య కరెంటు వాహనాలు కూడా ప్రమాదానికి గురి అవుతున్నాయి ఈ ప్రమాదాలని మనం ఆపాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అవి ఎటువంటి జాగ్రత్తలు అంటే అతికిన వైర్లు ఎప్పుడు మనం ఉంచకూడదు అలాగే తడి బట్టలు ఇనప కడ్డీలు వైర్లకి దూరంగా ఉంచాలి నాణ్యమైన వైర్లు స్విచ్చులు మాత్రమే ఉపయోగించాలి పాడైపోయిన స్విచ్లు కానీ వైర్లు కానీ ఉపయోగించకూడదు తడి చేతులతో ఎప్పుడు కరెంట్ని తాకరాదు ఈ విధంగా మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే కరెంట్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు ఓకే సార్